హలో గోవాన్ హోమ్స్ నీడ్సా అండి మాట్లాడేది మేడం నమస్తే నా పె నా పేరు స్వర్ణ అండి నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నామండీ దానికి మాకు ఫర్నిచర్ కావాలి మీ మీ షాపు నుంచి మొత్తం బ్రాండెడ్ మెటీరియల్ ఉందని విన్నాము మా కొత్తింటి అవునమ్మా తెలిసింది మేడం మాకు బెడ్డు దివాన్ కాటు ఏసి ఫ్యాన్లు అవన్నీ కావాలి మేడం అవి మీరేమైనా మన్నా మాకు పంపించగలరా అదే అండి విన్నాను మీరు కూడా పెట్టున్నారు కదా ప్రకటనలల్లో చూశాము అడ్వటైజ్మెంట్లల్లో దాంతో కొంచెం ఆ రేట్లో కన్సెషన్ తీసుకుని మాకు మా కొత్త ఇంటికి మీ షాప్ నుంచే అన్నీ కొనాలనుకుంటున్నాము అన్నీ అన్నీ పంపించగలరా అలాగే అలాగే అండి చెప్పండి అయ్యొయ్యో అలాగొద్దండి ఈ రెండు రోజుల్లో మీకు నేను అమౌంటు రెడీ చేస్తాను మీరు పంపించండి నేను ఏమేమి కావాలనేది లిస్టు పెడతాను ఆ లిస్టు ప్రకారం మీరు పంపించండి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఓకే